నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం నేను వంట చేయాలని ఇప్పుడు చాలా రకాల వంటలు నేను నేర్చుకున్నాను అన్ని రకాల వంటలు చేయగలను పులిహోర వైట్ రైస్ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఇటువంటి చాలా రకాలైన వంటలు చేస్తాను నాకు మా ఫ్యామిలీకి పిల్లలకి వంట చేసి పెట్టమంటే చాలా ఇష్టం ఇప్పుడు వరకు నేను ఫ్యామిలీ వరకు మాత్రమే వంట చేశాను మా ఫ్యామిలీ నంబర్స్ అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అదే క్యాటరింగ్ కాని లేదా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ చేయవచ్చు కదా అనేసి నన్ను అడిగారు నీ వంట చాలా రుచిగా ఉంటుంది అని అడిగారు కానీ ఇప్పటివరకు నాకు అటువంటి ఆలోచన రాలేదు నాకు పిల్లలు తోటి ఇంట్లో చేసుకోవడానికి టైం సరిపోవటం లేదు దాని వల్ల ఇంట్లో వాళ్లకు మాత్రమే నేను చేయడానికి సిద్ధపడ్డాను ఇంకా అలాంటి ఆలోచన నాకు ఇంకా రాలేదు ఫ్యూచర్లో వస్తుందని మాత్రం అనుకోవటం లేదు ఇప్పుడు వరకు మాత్రం ఇంట్లో వాళ్లకు మాత్రమే నేను వండి పెట్టాలని అనుకుంటున్నాను